హలో అండి మేము ఇంతకుముందే మీ హోటల్ నుండి బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము అంత బాగాలేదండి అవునండి నేను ఇంతవరకు తీసుకున్న రెస్టారెంట్లలోనైతే చాలా బాగుండేది మీ రెస్టారెంట్ రేటింగ్ చూసి ఇచ్చానని అంత టేస్ట్ ఏం బాగాలేదండి నేను రిటర్న్ చెయ్యాలనుకుంటున్నానండి అవునండి అంతేం బాగాలేదండి నేను తిన్న బిర్యానీలలో ఇది అసలు టేస్ట్ ఏం బాగాలేదండి నాకు అస్సలు నచ్చలేదు రిటర్న్ ఎలా పెట్టాలండి అవునండి మీ రెస్టారెంట్ నుంచే మేము ఆర్డర్ పెట్టుకున్నాము అవునండి ఏం బాగాలేదండి అసలు పీస్ కూడా అంత ఏం బాగాలేదు రైస్ కూడా అంత ఉడకలేదు అండి అవునండి టేస్ట్ అయితే అస్సలు బాలేదండి వాపస్ ఇవ్వాలనుకుంటున్నామండి అవునండి మాకు రి మనీ రిటర్న్ కావాలండి వాపస్ ఇవ్వాలనుకుంటున్నాము అంటే ఎలా వాపస్ ఇవ్వాలి కొంచెం దాని ప్రసెస్ ఏంటో చెప్తారా మాకు అవునండి మేము ఆన్లైన్లో పెట్టుకున్నాం ఇక్కడికి డెలివరీ వచ్చింది